సార్ ఆ సార్ సార్ నేను మొబైల్ ఆర్డర్ చేసాను సార్ ఆ అవును సార్ ఆ వివో మొబైల్ ఆర్డర్ చేసానండి అవును సార్ అదే ఈ రోజు డెలివరీ వచ్చింది సార్ అవునండి ఆ సార్ అదే డెలివరీ బాయ్ వచ్చాడు సార్ ఆ రెస్పెక్ట్ లేకుండా అండ్ మొబైల్ కూడా విసిరేయటం చాలా ర్యాష్గా సమాధానం చెప్తున్నాడు సార్ అవునండి నాకు రమ్మని చెప్పి వన్ హావర్ వెయిట్ చేయించాడు రాలేదు సార్ ఆ అవును సార్ ఆ అవును సార్ చాలా అమర్యాదగా మాట్లాడుతున్నాడు అలాగే ఆర్డర్ కూడా బాగా లేట్ చేశాడండీ అవునండి అవును సార్ అదే మీరు కొంచెం యాక్షన్ తీసుకోండి సార్ లేదంటే నేను మళ్లీ ఫీడ్బ్యాక్ ఇవ్వను బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇస్తాను మళ్లీ అది మళ్లీ మీకు ఇబ్బంది కదా అండి ఆ అవును సార్ ఆ లేదు సార్ అలాగే సార్ ఇంకా ఎవరికీ చెప్పలేదు సార్ మీకే చెప్పాను మీరు కొంచెం యాక్షన్ తీసుకుని ఆ అబ్బాయిని కొంచెం ఆ అబ్బాయి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అవునండి ఓకే సార్ థ్యాంక్యూ సార్